పదివేల ఒక వంద డెబ్బై రెండు పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది యాభై తొమ్మిది వేల అరవై ఒకటి నలభై తొమ్మిది వన్ నలభై తొమ్మిది వేల యాభై ఒకటి అరవై రెండు వేల అరవై రెండు